హలో నమస్కారం చెప్పండి అవునండి చెప్పండి మీకు ఏ ఏ విధమైన వాహనం కావాలి

మేమే మీకు ఆ సౌకర్యం ఇస్తామండి మీరు డ్రైవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేమే మా మనుషులను పెడతాం పదిహేను వందలండి రోజుకి మీరు ఎన్ని రోజులు కావాలి అనుకుంటున్నారు మీరు ఒక్కరేనా లేకపోతే మీ స్నేహితులు కూడా మీతో వస్తారా మీరు ఎన్ని మీకు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉంటాయండి మీరు ఏ రోజు ఏ బీచ్ చూడాలనుకున్నా ఇక్కడ మేము ఇక్కడే మిమ్మల్ని తీసుకెళ్ళి అన్నీ చూపిస్తాం మీకు తినడానికైనా ఉండడానికైనా ప్రతీ ఒక్క సౌకర్యం మేము ఇక్కడ మీకు కల్పిస్తామండి అది మీరు తినడానికైనా మీరు ఉండడానికి మీతో వాహనాలకి కానీ అన్నిటికి మేము బిల్లు వేస్తామండి టువలా పన్నెండు గంటలు పడతదండి మీరు మీరు ట్రైన్ మీరు రైలు దిగగానే మేము వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తామండి థ్యాంక్ యూ